అవునా అండి అవునవును అవునండి నేను రియల్మీ సీ ఫిఫ్టీ త్రీ అడిగిన మీరు రియల్మీ థర్టీ ఫైవ్ చెప్తున్నారు నాకు ఫిఫ్టీ త్రీ కావాలి అవునువును అప్పుడు లేదని చెప్పిర్రు అందుకని వెళ్ళిపోయిన వచ్చిందా ఆర్డర్

క్యామ్ క్యామ్ క్యామ్ క్యామెరా సీఎమ్టీ కెమెరా ఉందా

కానీ ఎన్ని రోజులు అని ఒక టూ ఇయర్స్ దాకా అన్న మంచిగా వస్తుందా అండి రన్నింగ్ అని స్పెసిఫికేషన్ బట్టి అన్ని

ఇప్పుడు ఆ టెన్ థౌసండ్లో ఏమేమి వస్తాయి అండి చార్జర్ వస్తుందా ఏమన్న ఆఫర్ ఉందా కానీ రేపు రాలేను రేపు ఫెస్టివల్ అండి షాప్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఈవెనింగ్ ఓకే దానికి ఫింగర్ప్రింట్ ఉందా అండి ఫింగర్ప్రింట్ ఉందా ఫోన్కి ఇన్బిల్ట్ లేదా ఇన్బిల్ట్ లేదా ఓకే ఓకే తీసుకుంటాను అండి రేపు ఈవెనింగ్ నైన్ కల్లా వస్తాను ఓకే